మా ప్రాంతంలో ముఖ్యంగా తెలుగు భాష ఎక్కువగా మాట్లాడుతాం మిగిలిన భాషలు అంటే ఇప్పుడు ముస్లిమ్స్ ఉంటే ఉర్దూ మాట్లాడతారు బాగా చదువుకున్న వాళ్ళు అయితే కనుక ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు కానీ ఇక్కడ వాడుక భాష మాత్రం తెలుగు ఎందుకంటే తరతరాల నుంచి తెలుగు ప్రాంతం కాబట్టి తెలుగు భాషను మా ఇంట్లో మాట్లాడుతాం ప్రతి ఒక్కరు చిన్న పిల్లల దగ్గర నుంచి మదర్ మదర్ టంగ్ తెలుగు కాబట్టి పుట్టిన పిల్లలకు కూడా మన ఇంట్లో ఏ భాష అయితే మాట్లాడతామో అదే మాట్లాడుతారు వేరే ఇంట్లో ఎక్కువగా మాట్లాడే భాష మాత్రము తెలుగు అని నేను చెప్తున్నాను